అరవిందా ఈవెంట్స్ అండి అది నా పేరు మైకెల్ అండి వచ్చే నెలలో నాకు ఒక ఈవెంట్ ప్లాన్ చేయాలి మ్యారేజ్ ఉంది మ్యారేజు వచ్చి ఏలూరులో అండి హాల్ అది మీరు చూస్తారా అండి లేకపోతే హాల్ కూడా మేము చెప్పాల ఓకే ఈవెంట్స్ మీరు ఏమేమి ప్లాన్ చేస్తారు అండి

ఓకే ఓకే ఓకే అండి ఓకే అవన్నీ అక్కర్లేదండి మాకు ఏమేమి అంటే నేను ఒకసారి చె అవన్నీ అవసర్లేదండి మాకు ఏమేమి కావాలంటే ఆర్కెస్ట్రా ఒకటి ఆరోజు ఈవెంట్స్కి ఫ్లవర్ డెకరేషన్ ఒకటి నెక్స్ట్ ఆ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి కొంచెం మంచిగా ఏ మాకు ఐటమ్స్ చెప్తాను అండి ఏమేమి ఉండాలి అన్నది అది మటన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై అదే వాటితో పాటు ఇంకా ఏదన్న నాన్ వెజ్ కర్రీ మీరైనా చేయండి సజెస్ట్ చేయండి పర్లేదు మీరు మామూలుగా ఎక్కడ నుంచి తెప్పిస్తారండి వాళ్ళని వండే వాళ్ళని

ఓకే అండి అదే అంతదూరం వద్దులేండి నా దగ్గర అంతా ఎక్స్పెండిచర్ లేదు మీరు ఆంధ్రా వాళ్ళను పెట్టండి కొంచెం మామూలుగా హోమ్లీగా వండించండి మరి అంతా ఎక్కువ వద్దు అవసరంలేదు ఓకే అండి ఓకే ఎంగేజ్మెంట్కు కూడా మీరు చేద్దురు కానీ

అది కూడా ఏలూరు అండి ఏలూరులోనే ఎంగేజ్మెంట్ కూడా మీరు ఆఫీస్ అడ్రస్ చెప్తే నేను వస్తానండి కలుస్తాను మిమ్మల్ని ఒకసారి బ్యాంక్ కాలనీ అండి ఓకే అండి ఓకే సరే నెక్స్ట్ వచ్చి మెహంది ఫంక్షన్కి ఎంత అవుద్దండి అమౌంటు అంటే కాదండి ఇంత ఎంతన్న ఒక ఏదో ఒక అమౌంట్ చెప్తే అమౌంట్కి మేము స్టిక్ అయ్యి ఉంటాం కదా అడ్వాన్స్ ఏమన్న ఇవ్వాల అంటారా అలాగే అండి అలాగే సార్ నేను ఆఫీస్కు వచ్చి మాట్లాడతాను మీతో అలాగే అండి సరే అలాగే అండి సరే అండి ఓకే ఓకే సార్ రైట్